నమస్తే మ్యాడమ్ పిలిచారంట మేము కూడా ట్రై చేస్తున్నామండి ఇంప్లిమెంట్ చేయడానికి కాకపోతే మనకి కాలేజీ లో కొంచం సౌకర్యాలు తక్కువగా ఉన్నాయి మ్యాడమ్ అంటే సరిగ్గా ఫ్యాకల్టీ కొంచం బాగా చెప్పేవాళ్ళని తీసుకొస్తే బాగుంటది మ్యాడమ్ కొంచం వాళ్ళు వెల్ ఎడ్యుకేటెడ్ బాగా బాగా చెప్పేవాళ్ళని అలాగే మనం వేరే స్టేట్ నుంచి గట్టా తీసుకొస్తే వాళ్ళ దగ్గర ఏంటంటే బాగా చెప్పగలరు మ్యాడమ్ వాళ్ళైతే పిల్ అలా అయితే పిల్లలు కూడా బాగా అర్ధం చేసుకుంటారు అలాగే మనకి ల్యాబ్ లో ఆ ఎక్విప్మెంట్ అది కూడా చాలా తక్కువగా ఉంది మ్యాడమ్ ఆ ఎక్విప్మెంట్ అది కూడా ఎక్కువ ఎక్కువగా తీసుకోవాలి ల్యాబ్స్ ల్యాబ్స్ అది ఇంప్రూవ్ చెయ్యాలి బాగా అలాగే మన మనకి ఒక డిజిటల్ లైబ్రరీ కూడా ఉంటే బాగుంటది మ్యాడమ్ అలాగే ప్లేస్మెంట్స్ కూడా తక్కువగా వస్తున్నాయి మ్యామ్ ప్లేస్ ప్లేస్మెంట్స్ తక్కువగా వస్తున్నాయ్ ఆ ప్లేస్మెంట్స్ కి కొంత మనం ఇన్వెస్ట్ చెయ్యాలి వాళ్ళకి ఎక్కువగా రావాలి అంటే మనకి ఇప్పుడు ఇన్వెస్ట్ ఇన్వెస్ట్మెంట్ కావాలి ఓకే మ్యాడమ్ ఓకే మ్యాడమ్ ఓకే మ్యాడమ్ సరే మ్యాడమ్ ఓకే మ్యాడమ్